నేను వ్యవసాయ ఆవులతో పొలం దున్నుతాను ఆ వ్యవసాయ ఆవుల దగ్గర నుండి నేను పాలను సేకరిస్తాను సేకరించిన పాలను నేను పాల కేంద్రంలో అమ్ముతాను వాటిని అమ్మిన వెంటనే నాకు డబ్బులు వస్తాయి ఆవుల దగ్గర నుంచి నేను పేడను సేకరించి అమ్ముతాను ఆ పెండను అమ్మిన తర్వాత నాకు డబ్బులు వస్తాయి